ప్రణిధా క్లినిక్ మేడం నా పేరు హరినాద్ అండి నిన్న నేను బ్లడ్ టెస్ట్ ఇచ్చాను రిపోర్ట్ వచ్చిందా

ఆ ఇంట్లో ఫంక్షన్ ఉంది కదా మేడం ఫుడ్ కంట్రోల్ చేయిలేదు

అవును మేడం ఒకే మేడం ఓకే మేడం

ఓకే మేడం

చేస్తాను మేడం

ఆ సరే మేడం ఆ ఓకే నేను వస్తాను మేడం క్లినిక్కి ఆ ఓకే నేను కాల్ చేస్తాను ఒకే మేడం థాంక్ యూ